ప్రాణాయామం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎనభై వేల నరాలు శుద్ధిపడతాయి మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ని అన్నీ అవయవాలకి పంపగలుగుతాం ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో మనకి ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది వీటిని మనం అధిగమించాలంటే రోజు ఉదయాన్నే కంపల్సరీ ప్రాణాయామం చేయాలి ఆ ప్రాణాయామం చేయటం వలన మన మనసు కూడా చాలా తేలిక పడుతుంది మనం ఒక్కొక్కసారి ఒత్తిడి ఎక్కువ అయ్యి తలనొప్పి అది వచ్చి చాలా బాధపడతాం అవి అన్నింటి నుంచి నివారణ పొందాలంటే మనకు ప్రాణాయామం చాలా అవసరం నేను ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట అయినా ప్రాణాయామం చేసుకుంటాను ఇది వరకు నేను డిప్రెషన్ దాకా వెళ్ళిన దాన్ని ఇప్పుడు చాలా చురుకుగా పని చేయగలుగుతున్నాను ఇప్పుడైతే నాకు ఆరోగ్యం చాలా బాగుంది కంపల్సరీ మీరందరు కూడా ప్రాణాయామం చేయండి